వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం మాట ఎందుకంటే ఆడపిల్లకి వంట చేయడం అనేది చాలా ఇంపార్టెంటు పుట్టింట్లో నేర్చుకున్న వంట మెట్టినింట్లో వండుతామనమాట తన భర్తకి తన అత్తమామలందరూ తినాలని సో నాకు అయితే వంట చేయడం అంటే చాలా ఇష్టం నేను వృత్తిగా చేసుకోవాలని నేను చాలాసార్లు అనుకున్నాను మా ఇంట్లో వాళ్ళు ఇంట్లో చేయడం కరక్టే కానీ బయట చేసినప్పుడు కూడా మనం ఎక్కువగా చెయ్యాలి అందరికీ అందుబాటులో ఉంచాలి అందరికీ మంచిగా అందరికీ రుచికరంగా ఉండేటట్టు మనం వండాలి కాబట్టి అని నువ్వు వండాలి అనుకుంటే వండు అని చెప్పేసి నాకు ప్రోత్సాహం అందించారు కాబట్టి నేనైతే ఒక బడ్డీ పెట్టుకుని అక్కడ నేను వంటలని అయితే చేస్తున్నాను అనమాట వంటలు చేస్తాను ప్రాముఖ్యంగా మా దగ్గర ఎక్కువగా ఫేమస్ అయినా వంట ఏంటంటే చికెన్ బిర్యాని అన్నది చాలా ఫేమస్ మాట ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ లాగే నేను చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా వండుతాను అది కుండలో వండుతాను ఇంకోటి వచ్చి సొరకాయ హల్వా ఇది చాలా ఫేమస్సు ఎక్కడి నుంచి అయినా వచ్చి సరే ఇక్కడ మా మా షాప్ దగ్గర మా బడ్డీ దగ్గర వచ్చి కొనుక్కొని తింటూ వెళ్తూ ఉంటారు మాట ఇప్పుడూ వంట చేయడం అంటే నేను ఇష్టం అనుకునేదాన్ని ఇలా చేస్తానని కూడా అనుకోలేదు కానీ అది నా వృత్తిగా ఎంచుకోవాలని నేను అనుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా దానికి చాలా సహకరించారు సహకరించి నాకూడా నేను కూడా ముందుకు వెళ్లాలని నాకు అన్ని విధాలుగా సహాయం చేశారు నాకు ఏవైనా కావాలంటే ఆలోచన వాళ్ళ దగ్గరే నేను తీసుకునే దాన్ని మా కుటుంబ సభ్యుల దగ్గర ప్రతిదీ నేను చేయాలనుకున్న ప్రతి పనిని కూడా వాళ్ళు నువ్వు చేస్తావనే నాలో ఒక నమ్మకమైన ఒక నిశ్చయంగా దృఢనిశ్చయం కలిగే లాగా వాళ్ళు ఒక మంచి మాటలు చెప్పి నాకు మంచి మార్గంలోనే నడిచేటట్లుగా నా జీవితంలో నేను స్థిరపడేడట్లుగా నేను ఈ వృత్తిలోకి రావడానికి నా కుటుంబ సభ్యులు కూడా నాకు ఎంతో సహాయం చేశారు కనుక నేనైతే చాలా నా కుటుంబ సభ్యులను బట్టి నేను చాలా ఆనంద పడుతూ ఉన్నాను